ఒకప్పుడు మా దగ్గర పిల్లలు ఎవరైనా క్రికెట్ కానీ ఏమన్నా వాలీబాల్ కానీ బాస్కెట్ బాల్ కానీ ఇలాంటివి ఏమైన్నా ఆటలు ఆడేటప్పుడు క్రీడలు ఆడేటప్పుడు కానీ ఎలా ఉంటుందంటే కొంతమంది రాజకీయ నాయకులు సరిగ్గా సెలెక్ట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు లేదా కోచ్లు అవ్వచ్చు ఎవరని చెప్పలేము డబ్బులు కడితే అందరు కొంచెం పైకి వెళ్ళేవారు లేదంటే అక్కడ అక్కడే ఆగి పోయేవారు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం అయితే చాలా బాగా సాయం చేస్తుంది ఎందుకంటే ఎవరిలో టాలెంట్ ఉంటే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తుంది అలాగే ఎవరికి అయితే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళే సెలెక్ట్ అవ్వగలుగుతున్నారు ఇక్కడ విజయనగరంలో విద్యుత్ స్టేడియం అని ఒకటి ఉంటుంది అక్కడ స్కేటింగ్ విషయంలో కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ అన్నీ అన్ని రకాల ఆటలు కూడా అందులో నేషనల్ లెవెల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అలా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు అదేవిధంగా చాలామంది పిల్లలు అలా సెలెక్ట్ అవుతున్న కొలది చాలా మంది ఏ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే నేను కూడా వెళ్తే బాగుంటుంది నాకు కూడా ఇంట్రస్ట్ఏ కదా నేను కూడా ఆడతాను అన్న విధంగా పిల్లలందరు ఉన్నారు దానివల్ల ఏంటంటే చాలా మంది పిల్లలలో ఆ ఉత్సాహం అనేది వచ్చేయడం వల్ల అందరూ క్రికెట్ ఆడటం కానీ వాలీబాల్ ఆడడం కానీ ఇలా చిన్న చిన్న పిల్లలు ఐదో క్లాస్ మూడో క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా స్కేటింగ్లోకి వెళ్ళడం ఆటల్లో కూడా నేషనల్ లెవెల్లోకి వెళ్ళడం ఆ కోచులు కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తు నేర్పిస్తున్నారు చిన్న పిల్లలకు కూడా అప్పుడప్పుడే ఊహ తెలిసిన పిల్లలు కూడా స్కేటింగ్ నేర్పించడం మేము అన్నీ చూస్తున్నాం చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అయితే చాలా అనుకూలంగా పిల్లలకి స్పోర్ట్స్లో కానీ ఇలాంటి విద్యలో కానీ ఎలాంటి ఆటలో అయినా సరే ప్రభుత్వం అనేది చాలా బాగా సాయం చేస్తుంది అందువల్ల పిల్లలకు కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనంద పడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వం మాత్రం ఇలా ఎవరికైనా ఒకవేళ వెళ్ళడానికి డబ్బు సహాయం లేకపోయినా ప్రభుత్వం ఏదోలా స్కాలర్షిప్ అనుకుంటా ఈ స్పోర్ట్స్లో కూడా స్కాలర్షిప్లు అనేవి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది దీనివల్ల పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది తల్లిదండ్రులకు కూడా ఎటువంటి డోకా లేకుండా పిల్లలు కూడా బాగా పంపిస్తున్నారు తల్లితండ్రులు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం అన్నీ అవుతున్నాయి ఎక్కడెక్కడ నుంచి వచ్చి స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు అన్నీ చాలా బాగున్నాయి